నాకు ఇష్టమైన కాలం శీతాకాలం శీతాకాలంలో వాతావరణ శుభదాయకంగా ఉంటుంది మరియు సూర్యుడు ఇంకా బాగా ప్రకాశిస్తాడు ఈ సమయంలో ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది మరియు ఆకులు కూడా తమ రంగులను మార్చుకుంటాయి శీతాకాలంలో నేను నడవడానికి పర్యటన ప్రదేశాలకు వెళ్ళడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతాను శీతాకాలంలో నాకు ఇష్టమైన కొన్ని విషయాలు ఏమిటంటే ఈ కాలంలో వాతావరణం చాలా సుఖదాయకంగా ఉంటుంది ఇది చాలా చల్లగాను ఉండదు మరియు చాలా వేడిగా కూడా ఉండదు సూర్యుని యొక్క కాంతి ఇంకా బాగా ప్రకాశిస్తుంది కాబట్టి మనము బయట గడపడానికి ఇది గొప్ప సమయం శీతాకాలంలో అనేక రకాల కార్యకలాపాలు ఉన్నాయి మనము నడవడానికి పర్యాటనకు వెళ్ళడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి లేదా కేవలం మనం ఇష్టపడే దాన్ని చేయడానికి ఇది గొప్ప సమయం కాలం కుటుంబంతో కలిసి బయట వెళ్ళడానికి మంచి సమయం అందుకే నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టము